దోమలు కుట్టడం వల్ల వచ్చే జ్వరాల గురించి మలేరియా గురించి మేము పాటించే ఒక పద్దతి వచ్చి శుభ్రంగా స్వచ్ఛ భారత్ గురించి పాటిస్తాము శుభ్రంగా పెట్టుకోవడం ఇలా తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేయడము ఇలా పాటించడం వల్ల మనకి అనేది ఎటువంటి జ్వరం రాదు అలా చేయడం వల్ల చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటాము అలా కాకుండా మనం ఎలా పడితే అలా చెత్త వేస్తు పరిశుభ్రంగా లేకుండా ఉంటే ఇలాగ చాలా విధాలుగా అనారోగ్యంకు గుర గురవుతాము ఇలా డెంగ్యూ జ్వరము మలేరియా వంటి వస్తు ఉంటాయి అవి అన్నింటిని మనం బాగా పరిస ఆరోగ్యంగా ఉండాలంటే వాటి అన్నిటిని తడి చెత్త పొడి చెత్త శుభ్రంగా వేరు చేసుకుంటు ఇంకా మన ఇంటి పరి చుట్టుపక్కల అంతా క్లీన్గా చేసుకుంటు వాటికి వేసే మందులు దోమల మందులు కానీ ఇలా వేయడం వల్ల దోమలు చచ్చిపోతాయి అవి మన దగ్గరికి రావు కుట్టకుండా ఉండడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము దోమలు గురించి దోమలు చనిపోవాలంటే వాళ్ళకు వాడే మందు విధానం గురించి మనకు తెలిసి ఉండాలి అలాగే మనకి చుట్టుపక్కల పరిశుభ్రంగా చేసుకోవడం వల్ల ఇలాగ దోమలు అటువంటివి రాకుండా జ్వరాలు ఇలా రాకుండా మనం ఆరోగ్యంగా ఉంటాము ఇలా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాము లేకపోతే మనం అనారోగ్యం గురవడానికి పాలవడం అంటే దోమలు ఉండడం ఛ పొడి చెత్త తడిచెత్త ఒక దగ్గర వేయడము ఇంకా క్లీన్గా పరిశుభ్రంగా చేసుకోకుండా ఉండడం వల్ల ఇలాగ అనారోగ్యానికి పాలవుతు ఉంటాము అలాగే మనం చాలా యాక్టివ్గా ఉండాలంటే అలాంటి పాటిస్తు ఉండాలంటే మనం దోమలకి వాడే మందులు కానీ లేకపోతే వాటిని పాడు చేసేవి గాని మనం యూజ్ చేస్తు ఉండాలి అలా చేయడం వల్ల మనకి ఎటువంటి జ్వరాలు రావు ఇంకా ఎటువంటి అనారోగ్యానికి పాలవకుండా ఆరోగ్యంగా ఉంటాము ఇలా చేయడం వల్ల స్వచ్ఛ భారత్ పాటిస్తే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము ఎంతో హెల్దీగా ఉంటాము ఇలాగ తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేయడం వల్ల మనం ఎంతో హ్యాపీగా ఉంటాము